మా ఏరియాలో మాత్రం చాలామటుకు వినోదం అంటే క్రికెట్ ఆడడమే క్రికెట్ అంటే నాకు చాల ఇష్టం అందరం ఫ్రెండ్స్ కలిసి ఒకదగ్గర గ్యాదరై మంచిగా క్రికెట్ ఆడతాం దాంట్లో అదే క్రికెట్ ఆడడం అనేది ఒక మార్నింగ్ టైం వెళ్తాం మరియు ఈవెనింగ్ టైంలో కూడా వెళ్ళి ఆడతాం నైట్ టైంలో వాలీబాల్ అవి షటిల్ లాంటివి కూడా మంచి మంచి వినోదంగా అందరం కలిసికట్టుగా ఆడతాం అదేవిధంగా ఈ రెండూ స్పోర్ట్స్ కంప్లీట్ చేయంగా అందరం కలిసి మా ఏరియాలో ఓక బిల్డింగ్ ఉంటుంది దాని దగ్గరికెళ్ళేసి అందరం ఒక దగ్గర గ్యాదరై అక్కడ గూకోని మంచి కబుర్లు చెప్పుకొని చాలా వినోదాలు పంచుకుంటూ ఉంటాం అదేవిధంగా మా ఏరియాలో చాలా మటుకు చాల వివిధ రంగాలలో వినోదాన్ని ఏర్పాటు చేసుకుంటాం అదే కాకుండా మరి డైలీ మేము క్రికెట్ ఆడేముందు మా ఫ్రెండ్స్కి కాల్ చేసి అరే మ్యాచ్కి ఇంత ఇది అని మాట్లాడుకుంటూ ఉంటాం అదర్ మ్యాచ్ని ఇవాల ఎట్లా ఓడగొట్టాలి ఏం చెయ్యాలి అదేకాకుండా వాలీబాల్తో కూడా మా టీంనే టు క్రికెట్ లెవెన్ మెంబెర్స్ ఉంటారు కాబట్టి ఎంపైర్తో టువల్వ్ మెంబెర్స్ కాబట్టి అటు సిక్స్ మెంబెర్ ఇటు సిక్స్ మెంబెర్స్ అయ్యి దాంట్లో పోటీ పాడతాం అదే విధంగా అక్కడ కంప్లీట్ చేసొచ్చి మళ్ళీ షటిల్ ఆడతాం షటిల్లో ఫోర్ ఫోర్ మెంబెర్స్ ఉంటారు ఇద్దరు ఎంపైర్లుంటారు కాబట్టి దీన్నికూడ ఇట్లనే ఆడుతూ ఉంటాం ఎందుకంటే ఇలాంటి వివిధరంగాలలో మేము చాలా వినోద కార్యకలాపాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఇంకా వివిధ కళాకపాలు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా జరుపుకుంటాం మా ప్రాంతంలో బాగా ఎక్కువ సంతోషంగా ఆడే ఆట ఏంటంటే క్రికెట్ అదే విధంగా కార్యకపాలు పాటు ఉంటాయి